హలో గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు నాకు పంటి నొప్పి చాలా రోజుల నుంచి వస్తుంది అది మీ దగ్గరే తగ్గుతుందని నేను వచ్చాను డాక్టర్ గారు ఓకే డాక్టర్ గారు నోటిని తెరుస్తాను అవును డాక్టర్ గారు చాలా నొప్పిగా అనిపిస్తుంది అలానే డాక్టర్ గారు ఇప్పుడు చెయ్యగలరా అలానే డాక్టర్ గారు రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి తొందరగా ఈ పనిని పూర్తి చేస్తాను అలాగే డాక్టర్ గారు రోజుకి రెండుసార్లు పంటిని శుభ్రం చేసుకుంటూ ఉంటాను అలానే డాక్టర్ గారు అలానే డాక్టర్ గారు తినను ఓకే డాక్టర్ గారు ఓకే డాక్టర్ గారు తొందరగా వస్తాను సరే డాక్టర్ గారు కాల్ చేస్తాను మీరు ఎప్పుడెప్పుడు ఉంటారు డాక్టర్ గారు హాస్పిటల్లో ఓకే డాక్టర్ గారు ఎప్పుడైనా కాల్ చెయ్యొచ్చా ఓకే డాక్టర్ ఓపీ ఎంతకి అండి ఓపెన్ చేస్తారు ఓకే డాక్టర్ థ్యాంక్ యూ డాక్టర్ ఓకే డాక్టర్ ఓకే థ్యాంక్ యూ ఓకే డాక్టర్